లడ్డూ జాంగ్రీ బిస్కెట్స్ కేక్ వెనిలా బటర్స్కాచ్ హనీ చాక్లెట్ కేక్ డైరీ మిల్క్ క్యాడ్బరీ వెనీలా ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ కోవా కోవా జాంగ్రీ మైసూర్పాక్ బాదుషా బాదుషా కిట్క్యాట్ కిట్క్యాట్ కాఫీ బైట్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ బిర్యానీ బిర్యానీ